అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఇద్దరూ ఆడటానికి చాలా ఆటలున్నాయి అవి ఏమిటంటే ముందుగా మనము చెప్పుకోవాల్సినవి కోతి కొమ్మచ్చా లేకపోతే తొక్కుడు బిల్లా లేకపోతే కిచెన్ సెట్టుతో ఆడవారు ఆడుకుంటారు ఇలాంటివన్నీ ఆడవారు ఆడుకొనే ఆటలు మగవారు ఆడుకొనే ఆటలు ఏమిటంటే క్రికెట్టు వాలీబాలు షటిలు లేకపోతే ఇంకా ఉంటాయి కదండి కరెంటు స్కూలింగు ఇంకా చెప్పుకోవాలంటే చెస్సు ఇలాంటివి కూడా మగవారు ఆడుతారు అనేది అనుకుంటున్నాను కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా తేడా ఉంటుందా అంటే తేడాలు ఉన్నాయండి అంటే మగవారు ఆడే ఆటలకి ఆడవారు ఆడే ఆటలకి చాలా తేడాలు ఉన్నాయి ఎందుకంటే ఆడవారు ఆడే ఆటలు మగవారు కూడా ఆడుతున్నారు మగవారు ఆడే ఆటలు ఆడవారు కూడా ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి కాకపోతే చిన్న తేడా ఏమిటంటే ఇప్పుడు వంట వంట సామానులతో ఆడవారు మాత్రమే ఆడుకుంటారు మగవారు ఆడరు ఎందుకంటే వారు మన స్వభావమే అంత మగవారు మగవారి స్వభావంతో మరియు వాటితో ఆడుకోకుండా కొంచెం బయటకి వచ్చి జనాల మధ్యన కు వేరే కుర్రాళ్లతో కానీ వేరే ఆటలు కానీ ఆడడం జరుగుతుంది కానీ ఆడవారు ఆ కిచెను ఐటమ్స్తో లేకపోతే వంట సామానుతో ఆడుకోవడానికి ఎంతగానో ఇష్టపడతారు చిన చిన్న వయసులో ఈ కాలంలో కోతికొమ్మచ్చి కాదు కానీ ఇదుంది చూసారా తొక్కుడు బిల్ల అనేది తొక్కుడు బిల్ల కూడా ఎక్కువగా ఆడవారే ఆడుతారు ఆడవారే ఆడుతారు ఎందుకంటే మనం చెప్పాల్సిందే తొక్కడు బిల్లాయే ఎక్కువ మంది ఆడవారి ఆడటమే చూసాము మగవారు చాలా తక్కువ ఎక్కడో కానీ ఆడడం జరుగదు అంటే వారు స్వభావరీత్యా కూడా మనం మగవారికి ఆడటానికి ఎంతగానో సిగ్గేస్తుంది కాబట్టి వారు తొక్కుడు బిళ్ళ అనేది లేకపోతే వంట సామానుతో ఆడుకొనేవి ఇలాంటి వన్నీ ఆడవారి ఆటలుగా మనం చెప్పచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో అందరూ కూడా సమానంగా ఉంటూ ప్రతీ విషయంలో పోటీ పడుతూ ఉండడంతో ఏ ఏమడుతున్నారంటే షెటిల్ అంటే బ్యాడ్మింటన్లో కూడా ఆడవాళ్లు మగవాళ్ళు ఇద్దరూ రాణిస్తున్నారు అలాగే ఉంటాయి కదండీ క్రికెట్ క్రికెట్లో కూడా మనము మగ జట్టును చూస్తాము అలాగే ఆడవారి జట్టును చూస్తాము ఇంకా మనము చెస్ చెస్సులో కూడా ఆడావారు ఆడుతున్నారు మగవారు ఆడుతారు ఎందుకంటే అదొక శరీరానికి సంబంధించిన ఆట కాదు మెదడుకు పదుని పెట్టి ఆడవల్సిన ఆట కాబట్టి అది మగవారు ఆడవారు ఇద్దరూ సమానంగానే ఆడుతారు అదేవిధంగా ఖోఖో ఖోఖో కూడా మగవారూ ఆడుతారు ఆడవారూ ఆడుతారు కాకపోతే ఇక్కడ కో కొంచెం వస్త్రధారణ అనేది చూసుకోవడం కూడా మంచిది ఎందుకంటే వస్త్ర ధారణ ఆడవారనేది మంచి బట్టలు ప్ర పద్దతైన బట్టలు వేసుకోవాలి అని మన సాంప్రదాయాన్ని ముందుగా గుర్తు చేసుకుంటూ వారు ఎటువంటి బట్టలు వేసుకోవాలనేది కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది మగవారంటారు వారు బనియన్ లేకుండా అయినా లేకపోతే షర్ట్ లేకుండా అయినా ఆడడం జరుగుతుంది కానీ ఆడవారు అలా ఆడలేరు కాబట్టి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆడటం అనేది జరుగుతుంది నేనెక్కువగా ఇద్దరూ సమానంగా ఆడే ఆటలు ఏమిటంటే చెప్పినట్లుగా ఖోఖో క్రికెటు షటిలు చెస్ ఇలాంటివి సమానంగా అందరూ ఆడుతారు అబ్బాయిలు ఒకటే ఆడే ఆటలు ఏమిటంటే చెప్పాను కదా ఇదుంటుంది కదా క్రికెట్ కానీ గోళీలాట కాని ప్యాకాట కానీ ఇవి అబ్బాయిలు మాత్రమే ఆడుతారు అమ్మాయిలు ఆడే ఆటలు ఏమిటంటే అష్టా చెమ్మ తొక్కుడు బిళ్ళ ఇంకా వంట సామానులతో ఆడుకొనే ఇలాంటివన్నీ ఆడవారు ఆడే ఆట